నేను ఒక ట్రావెలర్నండి మహారాష్ట్ర మహారాష్ట్ర నుంచి వచ్చాను మాకు రెంటు కోసం ఒక స్కూటీ కావాలండి

ఇంతకీ టూ డేస్ వన్ నైట్ అండి

రేపు పొద్దున్న కల్లా చేరుకుంటామండి

ఉందండి

ఎమౌంట్ ఎంత అయితుందండి అడ్వాన్స్ ఫైవ్ హండ్రెడా అండి వెహికిల్ ఏమైనా డామేజ్ అయితే ఎంతండి ఓకే అండి డిటైల్స్ కోసం ఏమేం కావాలండి ఎమౌంట్ మినిమం ఎక్కడ నుంచి స్టార్టింగ్ ఎమౌంట్ ఎంతండి అంటే డిస్కౌంట్ ఏం ఉండదండి ఇది ఫిక్సా అండి అడ్వాన్స్ ఎక్స్టెండ్ ఎక్స్టెండ్ అయితే ఎంత్ ఇంకా ఎంత చార్జెస్ పడతాయి ఆంటీ ఓకే అండి త్యాంక్ యూ రేపు పొద్దున్న రావల్నా అండి